స్వయం సహాయక బృందం ఎస్హెచ్జి మహిళలకు ఆత్మ నిర్బరతనను కోసం ఒక మహాత్వపూర్ణ సాధన ఎస్హెచ్జిస్ ద్వారా మహిళలు సంగతి అవుతున్నట్లు అనేక లాభాలు వస్తుంది అవిశ్వాసం మరియు ఆత్మవిశ్వాసం పెంచుతుంది అవకాశాలు ప్రతి సభ్య మహిళకు ఆధారపడే ఆత్మ నిర్భరతనను సాధించడం ఆదాయాలను పెంచడం వ్యాపారాన్ని ప్రారంభించడం లోన్లను పొందడం మరియు సుధాకరనను ప్రైవేట్ విత్త సంస్థల ద్వారా అందించడం ఉంటుంది ఇంతటి అవకాశాలు మహిళల ఆర్థిక స్థితిని మరెక్కువ చేస్తాయి స్వయం సహాయక బృందం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎస్హెచ్జి ఒక ప్రధాన సామాజిక పథకం మరియు ఆర్దిక సమస్త ఇది ప్రధాన్యంగా మహిళలను లక్ష్యం కోసం నడుచుకొనే పద్ధతి స్వయం సహాయక బృందంలో కొన్ని మంచి అవకాశాలు ఉన్నాయి ఒకటి ఆత్మనిర్భరిత ఎస్హెచ్జిస్ ద్వారా మహిళలు ఆత్మ నిర్భరమైన స్వరూపం సాధిస్తారు అవిశ్వాసం మరియు ఆత్మవిశ్వాసం పెంచుతుంది ఆదాయం సృష్టించడం ఎస్హెచ్జిస్ సభ్యులు వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తారు వర్షాలతో పడితే అదనంగా ఆదాయాలు సృష్టించే అవసరం లేకుండా మూడు వ్యాపార ప్రారంభం ఎస్హెచ్జిస్ మహిళలను వ్యాపార ప్రారంభించడంలో సహాయపడుతుంది వ్యాపార వాణిజ్యం ఉపాధిని మెరుగుపరిచే అవకాశం ఉంది నాలుగు లోన్ సౌకర్యం ఎస్హెచ్జిస్ ద్వారా మహిళలు లోనులను సులభంగా పొందుతుంది దర్వాజాలను బట్టించే అవకాశం ఉంది ఐదు సుధాకరణ సౌకర్యం ఎస్హెచ్జిస్ మహిళలను సుధాకరణ సౌకర్యం పొందడం ఉంది ద్రవ్యంశాలను ఆపడం నిక్షిప్తిని నిగాయించడం మరియు సంచాయిని ప్రాథమిక ప్రశాంసనం చేస్తారు క్రింది సామాజిక మరియు ఆర్థిక అంశాల వద్ద స్వయం సహాయక బృందం గురించి నా అభిప్రాయాలు